మన కమ్యూనీటీలో యువకులకు నేడు సంస్కృతి అంతగా వారు అనుసరించక ప్రక్కన పెట్టుచున్నారు అందువల్ల మరి పాఠ్యాంశాల్లో ఉన్న విషయాలను వారికి తెలియ చెప్పటము మరి సంస్కృతి గురించి విద్యావంతులతో అవగాహన సదస్సులు పెట్టి వారిని సంస్కృతి గురించి సంస్కృతి గురించి ఎదిగేలాగా పెంపొందించేలాగా చేయడం ఎంతైనా అవసరం ఉన్నది